నాకు తెనాలి రామకృష్ణ బుక్స్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే తెనాలి రామకృష్ణ వికటకవి ఆయన బుక్స్లో పొడుపు కథలు బాగా ఉంటాయి ఆయన కథలలో సమస్యలు అనేది వచ్చి దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఉంటుంది ఒక ప్రశ్నకు సమస్య వస్తుంది ఆ సమ ఆ సమస్య ఆయన ఆయన తెలివితేటతో ఎలా తీరుస్తాడు ఆ సమస్యను దానివల్ల మనకు ఒక విజ్ఞానం అనేది పెంపొందుతుంది ఆ తెనాలి రామకృష్ణ కథలు చదవడం వల్ల ఆయన సమస్యలను చాలా తెలివిగా వికటంగా ఎదుర్కొంటు వాటికి సమాధానాలు చెప్తు ఉంటాడు ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క రకంగా సమాధానాలు చెప్తు ఉంటాడు దానివల్ల మనం రామకృష్ణ బుక్స్ తెనాలి రామకృష్ణ బుక్స్ చదవడం వల్ల మనకి తెలివి అనేది బాగా పెరుగుతుంది ఎస్స్పెషల్గా మనం మన పిల్లలకి వాటిని స్టోరీస్గా చెప్పడం వల్ల వాళ్ళ మైండ్ అనేది కూడా బాగా డెవలప్ అవుతుంది క్రియేటివిటీ అనేది వాళ్ళకు రూపొందుతుంది ఈ తెనాలి రామకృష్ణ ఆయన యొక్క కథలు బుక్స్ వల్ల వాటి ద్వారా చాలా విషయాలు నేర్చుకోవచ్చు అదే నేను మా పిల్లలకైతే నేను ఆ బుక్స్ చదివినప్పుడు ఆ బుక్స్ నాకు చాలా నచ్చాయి అందుకే నేను మా పిల్లలకు కూడా అవి కథలుగా వినిపించి చెప్తున్నాను ఒక ఒక రోజు ఒక కథ చెపుతున్నాను చెప్పి ఆ కథలో ఆయనకి ఎలాంటి సమస్య వచ్చిందో ఫస్ట్ వాళ్ళకు పూర్తిగా వివరిస్తున్నాను దాని వల్ల వాళ్ళ క్రియేటివిటీ అనేది ఎక్కువగా ఇంప్రూ అయింది ఒక నెల నుంచి అలా చెప్పడం వల్ల ఒక నెల క్రితం మా పిల్లలకు ఉన్న ఇప్పుడు నెల తర్వాత మా పిల్లలకి తెలివితేటలో చాలా మార్పులు వచ్చాయి అందుకే నాకు తెనాలి రామకృష్ణ బుక్స్ అనేవి చాలా నచ్చుతుంది బాగా ఉంటున్నాయి వాళ్ళ తెలివిలో మార్పులను చూసి నేను ఆశ్చర్యపోయాను వాళ్ళకి ఏమైనా సమస్య వచ్చిన వాళ్ళు ఈ కథలు చెప్పడం వలన వాళ్ళ క్రియేటివిటీతో వాటిని సులభంగా సాల్వ్ చేసుకుంటున్నారు చిన్న విషయాన్ని కూడా వాళ్ళు భయపడడం లేదు దాని వల్ల నాకు ఈ కథలు అనేవి బాగా నచ్చాయి